నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నది దోశ పాను నాకు ఆ ప్రోడక్ట్ అస్సలు నచ్చలేదు నేను ఒక కలర్ చేసుకుంటే ఇందులో ఒక కలర్ వచ్చింది మరియు నేను సైజు పెద్దది బిగ్ సైజు పెడితే ఇందులో స్మాల్ సైజు వచ్చింది ఫస్టే అనుకున్నా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ఎలా వస్తుంది ఏంటి అని చాలా అలోచించి ఆర్డర్ చేసాను కానీ నేను అనుకున్నట్టుగానే అస్సలు ప్రొడెక్టు బాగాలేదు నాకు మాత్రము ఏమాత్రం అస్సలు నచ్చలేదు ఈ ప్రొడెక్టు అసలు మనసే ఒప్పలేదు తీసుకోవాలంటే డబ్బులు వేస్టు ఇంకా టైమ్ వేస్టు ఆన్లైన్ ప్రొడెక్ట్స్ అస్సలు తీసుకోకండి ఏదైనా ప్రొడెక్టు కావాలంటే బయటనే తీసుకోవాలి నేను ఇందులో కామెంట్స్ కూడా పెట్టాను బ్యాడ్ ప్రోడక్ట్ అని ఫొటోస్ కూడా అప్లోడ్ చేసాను దీనికి అసలు రేటింగ్ ఇచ్చే అంత కూడా లేదు నాకు ఆ దోశ పాన్ చూస్తే అసలు ఏమాత్రం నచ్చట్లేదు నేను ఒకటి చేస్తే ఇంకొకటి వచ్చింది ఇంత అసలు మోసం ఉంటుందా ఆన్లైన్ ప్రొడెక్టు అంటే అని చాలా అనిపిస్తుంది ఆన్లైన్లో ఆర్డర్ చేయాలంటే ఎవరైనా ఫస్టు భయపడతారు కానీ నేను పోనిలే వస్తాయి కదా ఒకసారి కాకపోయినా ఒకసారి అని అనుకోని ఆర్డర్ చేస్తే అది ఒకలాగా వచ్చింది అసలు ఈ ప్రొడుక్ట్ నచ్చలేదు కలర్ వేరే వచ్చింది క్వాలిటీ వేరే వచ్చింది అస్సలు ఒక్కదానికి కూడా నేను ఆర్డర్ చేసినట్లు ఒక్క దానికి సింక్ అయ్యేలాగా లేనేలేదు మొత్తం అంతా టోటల్ డిఫరెంట్గా వచ్చింది ఈ ప్రొడెక్టు మాత్రం నాకు అస్సలు నచ్చలేదు ఇలాంటివి మీరు కూడా చూసి ఆర్డర్ చేసుకొని మోసపోకండి ఇది అస్సలు బాగాలేదు నాకు ఈ ప్రొడెక్టు ఎంతమాత్రము నచ్చలేదు దోశలు వేయడం వళ్ళ మొత్తము ఒక్క దోశ కూడా రాకుండా మొత్తము పాన్కే అతుక్కుపోతున్నాయి ఆయిల్ వేసి చేసినా రావడంలేదు వాటర్ వేసి చేసినా రావడం లేదు ఆనియన్ వేసి చేసినా రావడం లేదు అసలు ఏది వేసి చేసినా అస్సలు దోశ పాన్ మీద ఒక్క దోశ కూడా కరెక్టుగా రానే రాలేదు ప్రొడెక్టు అస్సలు ఏమాత్రము కూడా నచ్చలేదు ఇంత బ్యాడ్గా అసలు ప్రొడక్ట్స్ ఎలా ఆన్లైన్లో పెట్టగలుగుతారో ఒక్కటేసారి కాకపోయినా ఒకసారైనా ఒక్క ప్రొడెక్టు అయినా ఆర్డర్ చేసినప్పుడు మంచిగా ఉండాలి కదా ఆన్లైన్ ప్రొడక్ట్సే అసలు అంతా ఫేకు వేరే లాగా ఉంటాయి అంతా చీప్ క్వాలిటీ మొత్తం తాకువ రేటువి తక్కువ నాణ్యత లేని వస్తువులని తయారు చేసి ఆన్లైన్లో పెడుతారు వాటిని మనం చూసి కాస్ట్ తక్కువ ఉంది కదా అని ఆర్డర్ చేసుకుంటాము ఇది కరెక్టుగా అసలు అంతా క్వాలిటీ లేని ప్రోడక్ట్సు తక్కువ రేటుకి వస్తున్నాయి కదా అని మనం ఆశ పడి ఆర్డర్ చేసుకుంటే అవి ఎంత మాత్రం కరెక్ట్ రాకుండా మొత్తం అంతా మనము అనుకున్నది ఒకటి అయితే ఇంకొకటి ఇందులో ఇంకొక లాగ వస్తుంది ఇది అసలు ఏమాత్రం యూస్ కాకుండా యూస్లెస్గా మన టైం డబ్బులు వేస్ట్ మన టైం వేస్ట్ మొత్తం ఈ ఆన్లైన్ ప్రొడక్ట్స్ ఇంత వేస్టు వేస్టుగా ఉంటాయి ఆన్లైన్లో ఎపుడైనా తీసుకొనే ముందు ఒకటికి రెండు సార్లు అలోచించి తీసుకోవాలని అర్ధమయ్యింది ఇలా చాలా సార్లు నాకు ఆన్లైన్ ప్రొడక్ట్స్ వల్ల ఇలా నెగిటీవ్ ఎక్స్పీరియన్స్ చేసాను నాకు అసలు ఈ ప్రోడక్ట్ ఇంత వేస్ట్గా ఇంత చెత్తగా వస్తుంది అని నేను అసలు అనుకోలేదు ఒకవేళ సరే ఒక కలర్ డిఫరెంట్ వచ్చిందంటే పర్లేదు కానీ క్వాలిటీ కూడా అంతా వేరే లాగా వస్తే ఒక్కోసారి కాకుంటే ఒక్కసారైనా టూ త్రీ టైమ్స్ నేను దాని మీద ట్రై చేసాను ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా రాలేదు నాకు ఏమాత్రం ఈ ప్రోడక్ట్ అసలు నచ్చలేదు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ పేస్ చేశాను ఈ ప్రోడక్ట్ వల్ల